ఇప్పుడున్న భిన్న సంస్కృతుల ప్రభావం వల్ల తెలుగు భాష కనుమరుగవుతుంది ఇప్పుడున్న సమాజం పరంగా మరియు ఉద్యోగ పరంగా ఆంగ్లంనకు ఎక్కువ ప్రత్యేకత వల్ల తెలుగు భాష యొక్క ఉపయోగం తక్కువైపోయింది అంతేకాకుండా ఉద్యోగ పరంగా పిల్లలకి జరిగే ఇంటర్వ్యూలో ఆంగ్ల భాషని తప్పకుండా వాడుతున్నారు వీటి వల్ల తల్లి భాషతో ప్రత్యేకత ఇవ్వకుండా ఆంగ్ల భాషని ప్రత్యేకతగా చెప్తున్నారు అందువల్ల ఇప్పుడున్న సమాజంలో పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తల్లీతండ్రులు చదివిపిస్తున్నారు మెల్ల మెల్లగా తెలుగు భాష కనుమరుగవుతుంది అంతే కాకుండా షాపింగ్కి వెళ్లినా టూర్లకెళ్లినా దేవాలయాల కెళ్ళినా ఎక్కడ వెళ్లినా కామన్గా వాడే భాష ఏంటంటే మన ఆంగ్ల భాష దీని వల్ల మన తెలుగు భాష తెలుగు భాష మెల్లమెల్లగా కనుమరుగవుతుంది అంతే కాక భిన్న సంస్కృతులు వాళ్ళ యొక్క ప్రభావంతో వాళ్ళ వాళ్ళ భా భాషల్ని ఉపయోగించకుండా అందరూ ఎక్కువగా ఉపయోగించే భాష ఆంగ్ల భాషనే ఎందుకంటే ఏ ఊరికెళ్లిన ఎక్కడ ఏ జిల్లాలోకెళ్ళినా ఏ ఏ మారుమూలకెళ్లిన ముఖ్యంగా షాపింగ్లకెళ్ళినా ఎక్కడికెళ్లినా కూడా ఆంగ్ల భాషనే ప్రత్యేకతగా చూపుతున్నారు అందువల్ల మన తెలుగు భాష అనేది మన మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు భాషకి ప్రత్యేకతను కూడా కొద్దికొద్దిగా రాను రాను తగ్గుతూ ఉంది ఇప్పుడు స్కూలల్లో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టడం వల్ల ఆంగ్ల భాషను ఆంగ్ల మాధ్యమం వైపే మొగ్గు చూపుతున్నారు తల్లితండ్రులు మరియు పిల్లలు కూడా రాను రాను తెలుగు భాష కూడా తగ్గుతుంది దానిలోనే ఇప్పుడున్న పిల్లలకి అసలు తెలుగు భాష తెలుగు మాట్లాడ్డం కానీ చదవటం కానీ అంతగా రావట్లేదు దాని యొక్క భావాలు అర్ధాలు కూడా పిల్లలకి సరిగా తల్లితండ్రులు చెప్పడం లేదు ఉపాధ్యాయులు కూడా అంతగా చెప్పడం లేదు అందువల్ల తెలుగు భాష కూడా అంటే దాని యొక్క అర్ధాలు భావాలు ఇవి కూడా పిల్లలకు అర్ధం కావడంలేదు ప్లస్ అర్ధం కూడా అర్ధమవ్వట్లేదు ముందులాగా అందరూ తెలుగు కూడా మాట్లాడ్డం లేదు ఇంట్లో తల్లితండ్రులు కూడా మరియు పక్కన తోటి వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల ద దాని వల్ల తెలుగు భాష తగ్గిపోయి ఆంగ్లము ఆంగ్ల భాషానికే మొగ్గు చూపుతున్నారు